ఆంధ్రప్రదేశ్ మతానికి పెట్టిన పేరు అండి చాలా మతపరంగా ఆధ్యాత్మికంగా చాలా బాగుంటారు అందరు కూడా చాలా దైవికంగా ఉండే ఊరు ఆంధ్రప్రదేశ్లో ఉంటారు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అలాగే అన్ని ఈ ఒక మతం అనే కాదండి అన్ని మతాల వాళ్ళకి కూడా ఆలయాలు ఉన్నాయి అవి చాలా ప్రసిద్ధమైనవి కూడా కొన్ని వాటి గురించి నేను మీకు ఇప్పుడు చెప్తాను ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం ఇది మీరు అసలు ఎప్పుడు వినేది ప్రతి న్యూస్ ఛానల్లో ఏంటి టీడిఏ మీరు అస్తమానం వినేది ఇది ఒకటే తిరుమల తిరుపతి దేవస్థానం భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన వైష్ణవ క్షేత్రాలలో ఒకటి ఇది అలాగే శ్రీకాళహస్తీశ్వర ఇది మీరు ఎప్పుడు వినేది శివాలయంగా ప్రసిద్ధి అద్వ శివాలయంగా ప్రసిద్ధి ఇది శ్రీకాళహస్తీశ్వర అనేది అలాగే అందరికి తెలిసింది అందరికి ప్రసిద్ధమైనది విజయవాడ కనకదుర్గ ఆలయం దుర్గామాతకు అంకితమైన ఆలయం శ్రీశైలం శ్రీశైలం కూడా మీ అందరికీ తెలిసిందే శివాలయంగా ప్రసిద్ధి అమరామం అందరికి తెలియకపోవచ్చు బౌద్ధ స్మరణకు అది చిహ్నం అలాగే ఇప్పుడు ముస్లింలు మసీడు వచ్చి మక్కా మసీదు హైదరాబాద్లో ఉంటుంది అది అందరికీ తెలిసిందే మీర్ అలీ మదీనా మసీదు ఇది కూడా హైదరాబాద్లో ఉంటుంది చారిత్రాత్మకంగా చాలా ప్రసిద్ధి ఇది రిజైయిజ్ ఉల్ జనా మసీదు ఇది చదవడానికి చాలా కష్టంగా ఉన్న విజయవాడ నగరంలో ప్రసిద్ది ప్రధాన మసీదులలో ఒకటి ఇది అలాగే ఇప్పుడు క్ర క్రిస్టియన్ చర్చెస్ వచ్చి క్రిస్టియన్ చర్చెస్ వచ్చి సెయింట్ జోసెఫ్ కేద్రాడ్ విజయవాడలో ఉంటుంది గోతిక్ శైలిలో నిర్మించబడింది సెయింట్ పాల్స్ చర్చ్ విశాఖపట్నంలో ఉంటుంది అందరికి తెలిసింది చారిత్రాత్మకంగా చాలా ప్రసిద్ధి అలాగే ఇంకా వేరే మతాల గురించి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఒక క్రైస్తవులు ముస్లింలు హిందువులే కాకుండా సిక్కులు జైనులు వీళ్ళందరు కూడా ఉంటారు అండి అమరావతి విజయవాడ వంటి నగరాలలో ఉంటాయి